నేనైతే ఎప్పుడూ కళాకృతి పోటీలో పాటించలేదు నాకు ఎలాంటి అనుభవము అనుభూతి అనేది లేదు కానీ నేను ఇంటర్మీడియట్ డ్రాయింగ్ పరీక్షల్లో మాత్రం రాసాను అండి ఎలా అంటే నాకు నచ్చినా చిత్రీకరణ చేశాను ఆ నచ్చింది ఎలా అంటే ఒక అందమైన ప్రకృతి ఆకాశం సూర్యుడు సూర్యుడు దగ్గర కొండలు కొండల దగ్గర నుంచి నీళ్ళు వస్తున్నట్టు అలా పెంకుటిల్లులు కస్ ఒక నీళ్ళ పడవ మరియు అలాంటి చిత్రీకరణ చేశాను అండి నేను మళ్ళీ దాని యొక్క ఎలా ఎలా ఉంది అని అంటే మన ఊరి ఊరు ఎలా ఉంటుంది అలా చేశాను అంటే ఊరి ప్రకృతి ఎలా అంటే అనుభూతిని మనకి ఇస్తుంది దానివల్ల మనకు ఒక సంతోషకరమైన సంతోషకరమైన అనుభూతి అనేది అనేది ఇస్తుంది మనం ఒక ప్ర ప్రకృతి గురించి ప్రకృతిని మనము ఇలా వేస్తే చిత్రీకరణ రూపంలో వేస్తే ఒక రంగురంగుల రంగులతో నింపాలి దాంతోపాటు అందమైన చిత్రీకరణ చిత్రమే గీయాలి మరియు ఒక ప్రకృ ఊరు గురించి మనము వేస్తున్నాము అంటే ఊ ఏంటి దాని పద్ధతులు ఏంటి అనం అనేది తెలిసిపోతుంది అండి దానిలో చూడగానే ఇట్ల తెలవాలి ఆహా ఊరంటే ఇలా ఉంటుంది ఊరు అంటే అది అని సో నేను ఎప్పుడు కళాకృతి అయితే చేయలేదు కానీ నేను చిత్రీకరణ అయితే చేశాను అంటే పరీక్షలు రాశాను రాసి నేను మొదటి బహుమతి కూడా అందుకున్నాను ఆ చిత్రీకరణ కోసం